డ్రైవర్ గారు నేను శర్మాని మాట్లాడుతున్నాను ఇందాక పది నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను ఐదు నిమిషాల లోపు నేను పంపించిన లొకేషన్లో మీరు ఉంటాను అన్నారు కానీ ఇప్పటికి ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది నేనేమో అర్జెంట్గా మీటింగ్కి వెళ్ళాలి నేను మీరు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను అన్నారు కానప్పటి వరకు మీరు లిఫ్ట్ చేయలేదు నాకు ఎందుకో మీరు చెప్ప చెప్పాలనుకుంటున్నాను నేను అర్జెంట్గా మీట్కి వెళ్ళాలి సో నేను క్యాబ్ క్యాన్సిల్ చేసుకొని ఇంకో క్యాబ్లో వెళదామని అనుకుంటున్నాను సర్ నేను క్యాబ్ క్యాన్సిల్ చేయడానికి మీకు కాల్ చేసాను